పెళ్ళిళ్ళల్లో నేను సంగీత్లో చాలా బా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఆర్కెస్ట్రా కానీ కొంతమంది ఆర్కెస్ట్రా పెడతారు ఇంకా డ్రమ్స్ పెడతారు ఎంతో జోష్గా ఉంటాయి ఆ డ్రమ్స్ డోలు విన్నప్పుడు కానీ డ్యాన్స్ చేసేటప్పుడు కానీ తీన్మార్ డ్యాన్సు ఇంకా ఆపలేం అనుకోండి అసలు అంత బాగా వేయాలనిపిస్తుంది ఇంకా ఆర్కెస్ట్రాలో సాంగ్సు ఇంకా మనల్ని స్టేజి మీదకి లాగినప్పుడు మనం అంటే పెళ్ళిళ్ళల్లో మోస్ట్ ఇప్పుడు ఉండే ట్రెండీకి తగ్గట్లు సాంగ్సొచ్చేసి డీజే టిల్లూ సాంగ్ బాగా వైరలయ్యింది డీజే టిల్లూ పేరు వీడి స్టైలే వేరు ఈ సాంగు బాగా హైలెట్ అయ్యింది అన్నీ ఫంక్షన్స్లో మోస్ట్లీ ట్రెండింగ్గా ఈ సాంగ్ పెడుతున్నారు డ్యాన్స్ వేయడానికి కూడా చాలా సింపుల్ సింపుల్ స్టెప్స్ ఇంకా అందరం కలిసి వేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకా నేను ఇలానే ఇంకా నేను పాటలు కూడా చాలా బాగా పాడతాను ఛాన్స్ దొరకగానే ఇంక వెంటనే మంచి మంచి పాటలు జోష్గా అందరిని లాగేస్తాను మొత్తం స్టేజ్ మీదకి లాగేసి అందరం కలిసి పాడి ఎంజాయ్ చేస్తాం బాగా ఇంకా నాకు చాలా ఇష్టమైన పాట అంటే లైక్ చాలా ఇష్టమున్నాయి నాకు మ్యూజిక్ మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టము